ఒకసారి నేను ఒక ప్రాజెక్టులో పని చేస్తున్నప్పుడు నాకు చాలా సవాళ్లు సవాల్గా అనిపించింది ప్రాజెక్ట్ చాలా సమ్ సంక్లిష్టంగా ఉండేది మరియు నేను దానిని ఎలా పూర్తి చేయాలో నాకు కచ్చితంగా తెలియదు నేను ఒత్తిడికి గురయ్యాను మరియు ఒంటరిగా అనిపించింది నేను ఈ సవాలుని ఎలా అధిగమించాలో తెలుసుకోవడానికి నేను నా సహఉద్యోగుల్ని మరియు నా మేనేజర్తో మాట్లాడాను వారు నాకు కొన్ని మంచి చిట్కాలను ఇచ్చారు మరియు నేను వాటిని అనుసరించడం ప్రారంభించాను నేను మొదట ప్రాజెక్టును చిన్న భాగాలుగా విభజించాను ఇది దానిని తక్కువ భయపెట్టే రీతిగా చేసింది ఆపై నేను ప్రతి భాగాన్ని ఎలా పూర్తి చేయాలో ఒక ప్రణాళికను రూపొందించాను ఈ ప్రణాళిక నాకు దారి చూపింది మరియు నేను సమయములో ఉండేలా సహాయపడింది అదనంగా నేను ప్రాజెక్టు పై పని చేస్తున్నప్పుడు నేను నా సొంత సమయాన్ని నిర్వహించడంపై దృష్టి పెట్టాను నేను వివరాలు తెలుసుకోవడం తీసుకోవడం మరియు నా బలాన్ని పునరుద్దించటం ముఖ్యమని తెలుసుకున్నాను ఈ సలహాలను అనుసరించడం ద్వారా నేను ప్రాజెక్టును విజయవంతంగా పూర్తి చేయగలిగాను నేను చాలా నేర్చుకున్నాను మరియు నేను భవిష్యత్తులో ఎలా సవాల్తో కూడిన పనులు ఎదుర్కోవాలో తెలుసుకున్నాను ఈ అనుభవం నుండి నేర్చుకున్న కొన్ని ముఖ్యమైన పాఠాలు కూడా నేను మీకు చెప్తున్నాను ఈ సవాలుతో కూడిన పనులు ఎదుర్కోవడానికి భయపడకండి సహాయం కోసం అడగటానికి అడగడానికి సంకోచించకండి మీ సొంత సమయాన్ని నిర్వహించడం మీపై చాలా ముఖ్యం